మేము ఈ మధ్య మారేడుమిల్లి అని ఒక ప్రాంతానికి వెళ్ళాము ఆ ప్రాంతంలో ఎక్కువగా కొండలు అలాగే జలపాతాలు ఉంటాయి అయితే అక్కడ మేము హైకింగ్ చేయడానికి ట్రై చేసాము అయితే అక్కడ మాకు చాలా మంచి మంచి ప్రదేశాలు కనిపించినాయి మేము వెళ్ళేసరికి కరెక్ట్గా వాన పడుతుంది దానివల్ల జలపాతాలు కొంచెం జోరెత్తి నీరు కొంచెం ఎక్కువగా వచ్చింది మేము హైకింగ్ చేస్తున్నప్పుడు కొంచెం కాలు జారీ మా స్నేహితుడు ఒకడు కిందకు పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు అయితే మేము అందరం కలిసి పట్టుకొని ఆపాము అది మాకు చాలా భయాందోళనకు గురి చేసింది అంతే కాకుండా అక్కడ వాన రావడం వల్ల కొంచెం జారుడుగా ఉండి కాలు కొంచెం జారింది దానివల్ల మేము ఇంకా అలాంటివి చేయాలని చేయడానికి కొంచెం భయంగా కూడా ఉంది అయితే మేము ఆ రోజు ఫోటోలు ఎలా తీసుకోన్ తీసుకోవాలి అని ఆలోచిస్తుంటే ఒకరు సెల్ఫీ స్టిక్ ఒకరు తెచ్చారు కానీ దాంతో ఫోటోలు తీసుకోవడం అనేది కుదరలేదు చాలా కష్టంగా మారింది అందుకు మేము ఏం చేసామంటే తలకి ఒక టోపీ పెట్టుకుని ఆ టోపీకి రబ్బర్ బ్యాండ్లతో ఫోన్ని కట్టేసి అలాగ ఫోటోలు తీసుకోవడం లేదంటే ఒకరు పైకి ఎక్కుతుంటే ఇంకొకరు కింద ఉండి ఫోటో తీయడం లాంటివి చేశాము మేము అయితే ఒక డ్రోన్ కూడా పట్టుకొని వెళ్ళాము అది మాకు ఇంకా చాలా సులువుగా చేసి మేము ఒకరు ఒక దగ్గర నించోని ఆ డ్రోను ఆపరేట్ చేస్తు ఫోటోలు తీసుకోగలిగాము అయితే అక్కడ చాలా మంచి మంచి ఫోటోలు వీడియోలు గట్రా మేము తీసుకున్నాము మా జ్ఞాపకాలని అలాగా దాచుకోవడానికి చాలా ఉపయోగపడింది అయితే హైకింగ్ అనేది చాలా ఆనందంగా ఉంటుంది కానీ అది చేసే విధానం కనుక కొంచెం తేడా వచ్చిన ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వీలైనంత జాగ్రత్తలు తీసుకొని హైకింగ్ లాంటివి చేయడం చాలా ఉత్తమం అని నా ఉద్దేశం మేము భయపడినట్టే మళ్ళీ మీరు కూడా అలాంటి ఎప్పుడు చేయకుండా ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తతో హైకింగ్ చేయాలని నా విన్నపం అంతే కాకుండా అవి ఫోటోలు కూడా మేము చాలా బాగా తీసుకున్నాము అవి మొన్న ఇంస్టాగ్రామ్లో పెట్టితే దానికి ఐదు వందలు లైకులు వచ్చినాయి కాబట్టి ఇంకా అదే విధంగా మేము మొత్తం జర్నీ చేసిందంతా ఒక వీడియో కింద తీసి అది యూట్యూబ్లో పెట్టాము అది కూడా చాలా బాగా క్లిక్ అయ్యింది చాలా బాగా వచ్చిందని చాలామంది మెచ్చుకోవడం లాంటివి చేశారు దానివల్ల మేము కూడా చాలా ఆనందపడినాము మా జ్ఞాపకాలని పెంచుకోవడానికి చాలా బాగా అనిపించింది